ఆ నమస్తే మ్యామ్ చెప్పండి మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్

ఓకే మ్యామ్ అవును ఓకే మ్యామ్ ఇప్పట్లో అయితే వెదర్ కండీషన్ పర్లేదు మ్యామ్ బాగానేవున్నాదంతా వర్షం వర్షాకాలం కాబట్టి ఇప్పుడు వర్షాలు కూడా అంతగా ఏం పడలేదు మ్యామ్ కాబట్టి మీరు కాబట్టి మీరు ఇప్పుడు రావడానికి కరెక్ట్ టైం అని అనుకుంటాను

అవును మామ్ అవును మ్యామ్ ఓకే మ్యామ్ మీ లేదు మామ్ మీకెలాంటి ప్రోబ్లమ్ ఉండదు మొత్తం మీ చిత్తూరులో ఫేమస్ ప్లేసెస్ అన్నీ తెలియాలనుకుంటే మేం గైడ్ చేస్తాం మ్యామ్ మీకు మేమే అవున్ మ్యామ్ మేం గైడ్ చేస్తాం ఓకే మ్యామ్ పర్లేదు మ్యామ్ ఈ నెలే ఓకే చేసుకోండి మ్యామ్ అంటే ఈ నెల బాగుంది మ్యామ్ వాతావరణం ఇబ్బందేం లేదు మ్యామ్ ఆ ఇబ్బందేమీ ఏం లేదు మ్యామ్

మన చిత్తూరులో చాలానే ఉన్నాయి మామ్ మీకు ఎలాంటి ప్లేసులు కావాలన్నా మేము చూపిస్తాం మ్యామ్ మీకు ఎక్కడెక్కడ వెళ్లాలంటే అక్కడికి మేము తీసుకెళ్తాం మ్యామ్ అవును మ్యామ్ ఆ ఓకే మ్యామ్ మొత్తం మేం గైడ్ చేస్తాం మ్యామ్ ఇబ్బందేం లేదు ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మీరు ఈ మంత్ ఓకే చేసుకున్నారంటే మేము మొత్తం మేము గైడ్ చేస్తాం మ్యామ్ మీకు ఇబ్బందేం లేదు ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ